ఆటల్లో రెండు రకాలుగా ఉంటాయి అవి సాంప్రదాయ ఆటలు మరియు సాంప్రదాయకరం కానీ ఆటలు సాంప్రదాయ ఆటలు అనేది చాలా పూర్వకాలం నుండి తరతరాల నుండి జరుపుతు వచ్చే వాటిని సాంప్రదాయ ఆటలు అంటారు వాటిల్లో అంటే అవి చాలా ముఖ్యమైనవిగా ఉంటాయి ఆ ప్రాంతంలో మా ప్రాంతంలో అయితే సాంప్రదాయ ఆటలు ఏవి అంటే ఉట్టి కొట్టడం మరియు శ్రీరామనవమి రోజు రంగులు పూసుకోవడం మరియు వినాయక ఫెస్టివల్ రోజు రంగులు పూసుకోవడం అప్పుడు ఉట్టి కొట్టడం ఇలాంటివన్నీ జరుపుతు ఉంటాము ఇందులో కూడా రెండు రకాలుగా ఉంటాయి నీరు బదులు ఉట్టి కొట్టడం ఉంటుంది మరియు కళ్ళు కట్టి కంటికి గుడ్డ కట్టి ఉట్టి కొట్టడం ఇలాంటివన్నీ జరుగుతు ఉంటాయి ఈ విధంగా మనము ఉట్టి కొట్టడం వంటి సాంప్రదాయ ఆటలని ఆడటం వల్ల ఏ విధంగా అంటే సాంప్రదాయకంగా వచ్చే ఆటలను ఎలాంటి ఇది వల దీని వలన ఆపరు మరియు దాన్ని చెబుతు ఉంటారు అంటే పూర్వకాలం నుంచి మన కాలం వరకు తరతరాలుగా జరుగుతు ఉన్నాయి కాబట్టి వాటిని సాంప్రదాయ ఆటలు అంటారు వాటిలో ముఖ్యమైనది ఉట్టి కొట్టడం అంటే శ్రీకృష్ణ జయంతికి అట్లాంటివన్నీ అలాంటి ఫెస్టివల్స్కి ఉట్టి కొట్టడం జరుగుతుంది ఉట్టి కొట్టడంలో కూడా రెండు రకాలుగా ఉంటాయి దాంట్లో కంటికి గుడ్డ కట్టి ఉండడము మరియు నీరు పోసి పైన ఉన్న కుండని కొట్టడం వంటి వాటిని జరుపుతు ఉంటాము కంటికి నీటి గుడ్డ కట్టి వదలడం అయితే చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది మేము మా ప్రాంతంలో ఇలాంటి సాంప్రదాయ ఆటలను కొనసాగిస్తు ఉంటాము ఈ విధంగా కంటికి గుడ్డ గుడ్డను కట్టి వదలడం వలన మా యొక్క మైండ్ సెట్ మరియు చురుకుదనం నేరుగా దాని మీద ఫోకస్ అనేది చెవి యొక్క వినికిడికి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది చెవి వినికిడి లేని వాళ్ళు ఈ గేమ్ను ఆడలేరు మరియు మరియు కళ్ళు కట్టి గుడ్డతో కట్టి ఉంటారు కాబట్టి మన చెవుల సహాయంతో వినిగే సహాయంతో పోయి దాని కొట్టాల్సి వస్తుంది వాళ్ళు అది చాలా అంటే చాలా వరకు జాలిగా ఉంటుంది చాలా మంది వచ్చి చూస్తు ఉంటారు కాబట్టి అందరూ సంతోషంగా ఉంటారు ఇంకొకటి ఏమిటి అనగా ఉట్టి కొట్టడం అది పైపుకు కట్టి మరియు

ఎందుకంటే ఇవి తరతరాల నుండి వస్తున్నాయి కాబట్టి సాంప్రదాయకరంగా అంటే ఒక పండుగలో ఇది ఒకటిగా జరుపుకుంటాం మరియు రంగుల పూసుకోవడము వంటివి అంటే సాంప్రదాయకరంగా ఉన్నారంటే మనం రంగులు పూసుకోవడం వంటివి జరుగుతు ఉంటాము ఈ విధంగా చేయడం వల్ల దీన్ని సాంప్రదాయ ఆటలు అంటారు సాంప్రదాయ ఆటలు అనేది ఈ విధంగా జరుగుతు ఉంటాయి ఈ విధంగా చేయడం వల్ల మన సాంప్రదాయకరంగా ఆటలను కొనసాగించడం జరుగుతున్న సాంప్రదాయకరంగా ఆటలు ఈ ఉట్టి కొట్టడం వంటివి చేయడం వల్ల చాలా అంటే చాలా వరకు దీన్ని వినియోగిస్తూ ఉంటారు మా ప్రాంతంలో అయితే ఈ ఉట్టి కొట్టడము మరియు కళ్ళకు గంతులు మరియు ఈ విధంగా

మా ప్రాంతంలో సాంప్రదాయ ఆటలు అని అంటారు ఎవరు దీని ఏమి తక్కువ చేసి చెప్పరు ఎందుకంటే ఇది తరాల తరాల నుంచి ఆడుతున్నాము కాబట్టి దీన్ని అందరు ప్రోత్సహిస్తారు కానీ ఎవరు చెడపడానికి కానీ నిలిపివేయడానికి కానీ ప్రయత్నించరు ఈ విధంగా చేయడాన్ని సాంప్రదాయ ఆటలు అంటారు ఈ విధంగా ఉట్టి కొట్టడము మరియు రాత పరీక్షలు పెట్టడము పరుగు పందెం పెట్టడము మరియు ఇంకా రంగులు పూసుకోవడము కలర్స్ పూసుకోవడం వంటివి చేయడం మనకు చాలా అంటే చాలా సాంప్రదాయంకరంగా వస్తున్న పద్ధతులు కాబట్టి వీటిని ఏ సాంప్రదాయ ఆటలు అని అంటారు ఈ విధంగా మనం ఈ ఆటలను ఆడడం వల్ల మన సాంప్రదాయకరంగా దీన్ని కాపాడుకుంటు వస్తున్నాము